బైకింగ్ మొదలు పెట్టడం కారణం ఏంటంటే చిన్నప్పుడు నేను వీడియో గేమ్స్ ఆడుకుంటూ టీవీలో చూస్తూ ఉండేవాడిని బైకింగ్ అలే ఎంతో ఇష్టంతో అవి నేను గేమ్స్ ఆడుకునేవాన్ని అలాగే మా ఫ్రెండ్స్ కూడా నేను మా ఫ్రెండ్స్ గేమ్స్ ఆడుకుంటూ బైకింగ్ ఎంతో ఫాస్ట్గా ఎక్సైటింగ్తో ఉండేవాన్ని బైకింగ్ ఎందుకు చేయాలంటే దాని వల్ల మనకు ఎన్నో విధాలుగా హ్యాపీనెస్ ఇస్తుంది అలాగే మనకీ ఉపయోగం కూడా ఉంది బైకింగ్లో మనకీ ఎక్సైటింగ్ ఫీల్స్ కూడా ఉన్నాయి బైకింగ్ ఏంటంటే మనం మంచిగా ఆనందంగా నడుపుకుంటూ నేచర్ని ఆనందిస్తూ అలాగే రోడ్ సైడ్స్ అలాగే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు బైకింగ్ ద్వారా అలాగే నాకు బైకింగ్లో మా మమ్మీని మా పేరెంట్స్ని అలాగే మా ఫ్రెండ్స్ని అనేక మందిని బైకింగ్ ఎక్కించుకొని బైకింగ్ చేయాలని నాకు ఆశ ఈ బైకింగ్లో నా నా పేరెంట్స్ని నాకు ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనమన్నాను వాళ్ళు అన్నారు సరే నేను తీసుకుంటాను ఏ బైక్ అయితే కావాలని అన్నారు స్పోర్ట్స్ బైక్ అంటే చాలా ఇష్టం అని అన్నాను ఎందుకంటే స్పోర్ట్స్ బైక్లో ఏంటంటే స్పీడ్గా వెళుతుంది అలాగే మంచిగా ఉంటుంది మంచి కండిషన్స్ ఉంటాయని నాకు ఇష్టం సో బైకింగ్ అంటే నాకు చాలా ఇష్టం